ఇరవై ఐదో తేదీ ఒకటో నెల రెండు వేల రెండు మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఐదు ఆరో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఆరు పన్నెండో తేదీ రెండో నెల రెండు వేల ఐదు పద్నాలుగో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై మూడు